స్కూల్ లో మేము డ్రాయింగ్ మరియు పెయింటింగ్ వీటిని తెలుగులో బొమ్మలు వేయడం బొమ్మలు గీయడం మరియు వాటికి పెయింటింగ్ కూడా చేయడము ఈ యొక్క బొమ్మలు వర్ణించడం అలాగే వాటిని ఒక్కొక్క స్టేజ్ గా ఒక్కొక్క స్టెప్ గా మనం తీసుకురావడం మనం గమనించాలి ఈ యొక్క బొమ్మలు గీయడం వంటివి మామూలు విషయం కాదు ఇది ఒక్క మనకు మనసుకు సంబంధించిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నో అనుభవాలు మనం ఎక్కడ తెలుసుకోవచ్చు మనము మన యొక్క జ్ఞాన సంపదని ఉపయోగించి మన బొమ్మను గీస్తుంటే వాటిని మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే వాటిని ఇలా గీసుంటే బాగున్ను అని నచ్చచెప్పే వాళ్ళు చాలా ఉన్నారు మనకి ఎవరు నచ్చచెప్పుతారో వాళ్లే మన మంచి కోలు కోరుకునేవారు అని నేను చెప్పగలను ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి నా యొక్క చిన్ననాటి సంధ్యలో మా యొక్క స్కూల్ ప్రపంచంలో అంటే మొదటగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ యొక్క బొమ్మల గీయడం పెయింటింగ్ చేయడం వాటికి అనేవి బాగానే నేర్పించారు వారు ప్రతి ఒక్క బొమ్మలు గీయడంలో కాంపిటీషన్ వాటికి ప్రైజ్లు కూడా ఇచ్చారు వాత్ వారిలో చాలామంది పాల్గొన్నారు దీనికని తనీగా ఒక తరగతిని ఒక పిరియడ్ ని కేటాయించారు ఈ యొక్క పిరియడ్ సమయము నలభై ఐదు నిమిషాలు ఈ యొక్క నలభై ఐదు నిమిషాలు చాలా జ్ఞాన సంపదను కోరుకుంటూ వాటి యొక్క ఆ యొక్క పెయింటింగ్ చేయడం అనేది చాలా జ్ఞానంతో కూడిన విషయం ప్రతి ఒక్క పార్ట్ కి ప్రతి ఒక్క చోటకి ఎలాంటి ఏ రంగు వేయాలో ఆ యొక్క రంగు మనం వేస్తే ఆ యొక్క బొమ్మ చాలా అద్భుతంగా కూడా వస్తుంది ఈ యొక్క పెయింటింగ్ అనేది మామూలు విషయం కాదు వారికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అలాంటి విద్యార్థులకి అవి బాగా వస్తాయి ఏదో లేజీ గా పని చేస్తే వాళ్లకు అవి రావు అని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క పని మనం చేయాలి అంటే వాటికి ముందుగా ఇంట్రెస్ట్ అనేది బాగా ఉండాలి